మనము ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మరసం గాని కషాయం పెట్టుకోవచ్చు సొంటి గాని జీలకర్రతో కషాయం పెట్టి తాగాలి అదికూడా ఉదయాన్నే లేచిన తరువాత తాగాలి మళ్ళీ సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి తాగటం వల్ల అన్నం బాగా అరుగుతుంది అరిగిపోయి జీర్ణం బాగా అయిపోతుంది కాబట్టి కషాయం తాగటం మంచిది ముఖ్యంగా మిరియాల కషాయం మరియు అల్లం కషాయం మరియు ధనియాల కషాయం పెట్టుకుని తాగితే జీర్ణ శక్తికి బాగా పనిచేస్తుంది కాబట్టి అందరూ ఈ మిరియాల కషాయం వాము వాటర్ కూడా తాగవచ్చు కాబట్టి ముఖ్యంగా అందరూ తీసుకుంటున్న జాగ్రత్తలు కషాయం తాగిన తరువాత ఒక గంట సేపు పరగడపున ఉండాలి అదే మాదిరిగా సాయంత్రం పూట కూడా ఆరు నుంచి ఏడు లోపల కషాయం ఆ ధనియాలతో కూడా పెట్టుకుని తాగితే మంచిది కాబట్టి అల్లం లేకపోయినా కూడా మిరియాలు లేదా ధనియాల కషాయం కూడా తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి ఉదయాన్నే లేవటం మంచిది లేచిన తరువాత కషాయం కాచుకుని దాంట్లో జీలకర్ర వేసుకుని తాగితే ఇంకా బాగా పనిచేస్తుంది కాబట్టి అందరూ జీలకర్రగాని మిరియాలు గాని లేదా తెల్లగడ్డలు కూడా దంచుకుని కషాయం చేసుకుని తాగితే బాగా జీర్ణశక్తి అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా జీర్ణం చేసుకునేదానికి మిరియాల కషాయం ఎక్కువగా వాడుకోనవలెను ముఖ్యంగా మిరియాల కషాయం బాగా జీర్ణశక్తి ఇస్తుంది ఆయాసం లేకుండా తలనొప్పి రాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి అందరూ మిరియాల కషాయం ఎక్కువగా పరగడపునే తీసుకొవలెను